నేనూ నేను చిన్నప్పటి నుంచే ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఒకది ఇంకా చాలా సోషల్ మీడియా యాప్స్ వాడుతూ వచ్చాను నాకు ఈ మూడింటి కన్నా చాలా ఇష్టమైనది రెడీట్ రెడీట్లో మంచివి ఒకటే కాకుండా చెడ్డవి కూడా ఉంటాయి ఒక విషయం గురించి మంచిది ఒకటే ఉంటాయి ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లో ప్రతీ ఒక్కరు ఒక వాళ్ళు చేసే మంచి గురించి మాత్రమే చెప్పుకుంటారు కానీ రెడీట్లో అలా కాదు రెడీట్లో విత్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్లో లాగా మంచి కాకుండా వాళ్ళు చేసే చెడ్డవి కూడా చెప్తారు నాకు రెడీట్లో ఈ అంశం చాలా నచ్చుతుంది పేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్లో చాలా ఎడ్యుకేషనల్ పోస్ట్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి మనం ఎలా ఎదగాలి అనేది మన చేతిలో ఉంటుంది మనం ఎదుగుతామా పొదుగుతామా అనేది మన చేతిలో ఉంటుంది ఇందులో రెండు ఉంటాయి మనం ఎదగవచ్చు లేదా నాశనం అయిపోవచ్చు మనం ఎదగడానికి ఉపయోగలనేవి మన చేతిలో ఉంటాయి మనం దాని మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని మనం ఎదగచ్చు దీంట్లో నాకు నచ్చని అంశం ఇంస్టాగ్రామ్లో నాకు నచ్చని అంశం రీల్స్ రీల్స్లో ఈ మధ్య చాలా అందరు చాలా అశ్లీలత ఎక్కువ పెరిగిపోతుంది అది ఒకటే కాకుండా రీల్స్లో ఇంస్టాగ్రామ్లో అందరూ తను బాగున్నారు తను బాగున్నారు తను సెల్ఫీస్ పోస్ట్ చేస్తారు ఇంస్టాగ్రామ్ వాడటం వల్ల నువు ఇంస్టాగ్రామ్ వాడుతున్నావు అంటే నువ్వు ఫోన్కి అడిక్ట్ అయిపోతావు ఫోన్కు ఫోన్ వదలడం మానేస్తావు ఇంకా ఫోన్ చేతితోనే పట్టుకొని తిరుగుతూ ఉంటావు రీల్స్ చూస్తూనే ఉంటావు ఒక్కసారి రీల్స్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేసినావు అంటే నువు గంటలు గంటలు గంటలు గంటలు స్ట రోల్స్ కి రీల్స్ చేస్తూనే ఉంటావు ఇది చాలా బాధాకరమైన విషయం బాధాకరమైన అంశం ఇంస్టాగ్రామ్ ట్విట్టర్లో దీన్ని మనం వాడాలి మన ఎదుగుదలకి మనం ఎదగడానికి మాత్రమే వాడాలి ఎంత వాడాలో అంతే వాడాలి అతిగా వాడే వాడితే మన అది మన మన పతనానికే కారణమవుతుంది ఇంస్టాగ్రామ్లో అందరు తను బాగున్నారు బాగున్నారు బాగున్నారని చూపిస్తారు ఇది కూడా ఒక చెడ్డ దారి చెడ్డది దా ఇంస్టాగ్రామ్లో చెడ్డ రీజన్ దాన్ని ఏవంటే మనం వాడుతున్నాయి వాడటం అనడానికి చాలా మం చెడ్డ రీజన్ అది ఇంస్టాగ్రామ్ను వాడుతున్నాము అంటే